నేను అమెజాన్లో కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఆర్డర్ చేసి ఉన్నాను ఆ డబ్బాలను నేను కొన్ని రోజులుగా వాడటం మొదలు పెట్టాను అవి ఎక్కువ కాలం మన్నికలొ వస్తాయి అనుకున్నాను కానీ ఆ డబ్బాలు విరిగిపోయాయి నేను చాలా బాధపడ్డాను డబ్బులను వృధా చేసాను అని అనుకున్నాను